అన్నా మియాపూర్ దాకా అన్నా ఒకటి ఇచ్చేయండి ఏమిటన్న ఇది టూ వన్ నైన్ రూట్ కాదా అయ్యో పొరపాటుగా ఎక్కినా అన్న ఇది ఇప్పుడు ఏం చేయాలి కోటీ బస్టాండ్ నుంచి బస్సు తొందరగా రావడంతో ఏ చూసుకోకుండా ఎక్కేస్సాను అక్కడి నుంచి నేరుగా బస్సు వస్తుందా అన్నా ఇప్పుడు కాదు సార్ తర్వాత స్టాప్ దగ్గర ఆగుతాం ఇప్పుడు ఎక్కడ దిగాలి సరే అన్నా కానీ బస్సు నిండుగా వెళ్తుంది మీరు ఎప్పటినుంచి వీటిలో పనిచేస్తున్నారా అవును రాద్దిగా ఉండే బస్టాండ్లో ఇలాంటి పరుపాట్లు సహజమే అన్నా మళ్ళీ ఇదే తప్పు చేయకుండా ఉండాలి అన్నా ఇకపై బస్ నెంబర్ చూసుకోని ఎక్కుతాను మీరు రోజు ఇంత్రసేపు షిఫ్ట్లో పని చేస్తారు అన్నా చాలా గంటలు కష్టపడుతున్నా అన్నా ఇది నిజమే కొన్ని సార్లు ప్రయానికులు కూడా చేస్తారు అన్నా అప్పుడు మీరు ఏం చేస్తారు అబ్బా మారి అప్పుడు మీరు ఏం చేస్తారన్నా అవును ప్రతి ఉద్యోగానికి సవాళ్లు ఉంటాయి కదన్నా నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను సాఫ్ట్వేర్ కంపెనీ మియాపూర్ నుంచి రోజు బంజారా హిల్స్ వెళ్తా అవును సార్ నాకు ప్రైవేట్ వెహికల్ అయితే లేదు సార్ రోజు ఇదే నాకు అలవాటు అయిపోతుంది థ్యాంక్స్ అన్నా మీరు చెప్పకపోతే ఇంకా ఎక్క ఎక్కడికి పోయేదాన్ని మీరు కూడా అన్న మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి బాయ్ అన్నా థ్యాంక్స్ బాయ్